హలో కార్ ట్రావెల్స్ అండి నా పేరు దేవర వెంకట చెతన్య నేను బాపట్ల నుంచి విజయవాడకి కార్ బుక్ చేసుకున్నాను కార్ బుక్ చేసుకున్నాను అవును అవునండి ఆ కార్లో డ్రైవరు మాస్క్ పెట్టుకోలేదు ఇది కరోనా టైమ్ కదండి ఇలా మాస్క్ పెట్టుకోకపోతే మళ్ళీ మళ్ళీ ఇబ్బంది మాకే కదండి ఇలా కార్లో కార్లో కూడా సీట్లు సీట్లు కూడా బాగలేదు శుభ్రంగా లేవు చినిగిపోయి ఉన్నాయి మళ్ళీ మాస్క్ ధరించక మళ్ళీ మీ డ్రైవరు మాస్క్ ధరించపోతే మళ్ళీ మాకే కదా ప్రాబ్లం కరోనా వస్తుందని ఫ్యామిలీతో వెళ్తూనాం పెద్దవాళ్ళు ఉన్నాలు ఉన్నారు పిల్లలు ఉన్నారు మళ్ళీ వాళ్ళందరకి కరోనా వస్తే ఇబ్బంది ఇబ్బంది పడతారు మళ్ళీ ఫ్యామిలీ ఆరోగ్యం అసలు బాగోట్లేదు ఇలా మాస్క్ పెట్టుకోకుండా మీ డ్రైవరు వస్తే ఎట్టాగండి మళ్ళీ సీట్లు కూడా మురికి మురికిగా ఉన్నాయి కార్ కారు శుభ్రంగా లేదు అసల క్లీన్ చేయలేదు కార్ సర్వీసింగ్ లేదు ఇలా ఇలా ఇలా కార్లో మొత్తం దుమ్ము లేచింది సీట్లు మొత్తం చినిగిపోయి ఉన్నాయి

ఇలా కూర్చోడానికి కూడా కంఫర్ట్ లేదు ఇలా ఇక్కడ నుంచి అంత దూరం ప్రయాణించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఒళ్ళు కాళ్ళు నొప్పులు పుడతున్నాయి కంఫర్టబుల్ లేదు కార్లో అసలు మీ డ్రైవర్ కూడా సరిగ్గా లేడు డ్రైవింగ్ సరిగ్గా చేయట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తూన్నాడు పెద్దవాళ్ళు ఉన్నారు ఏవన్నా అయితే మళ్ళీ ఇలా ఇబ్బంది పడతారు ఇలా ఇది కరోనా టైమ్ మళ్ళీ మాస్క్ మాస్క్ పెట్టుకోవాలి మాస్క్ కూడా పెట్టుకోలేదు మీ డ్రైవర్ని మాస్క్ పెట్టుకోమని చెప్పండి అలాగే మంచి కారు మంచి మెయింటెనెన్స్ ఉన్న కార్ని పంపించి పంపించండి ఇంకోసారి ఇలా ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి ఇలాంటివి చేయకుండా మంచిగా మాస్క్ పెట్టుకొని కరోనా టైమ్ కాబట్టి మాస్క్ పెట్టుకొని కార్ని నీట్గా శుభ్రంగా ఉంచి నీట్గా నీట్గా చేసుకొని పంపించండి ఎందుకంటే ఇంకోసారి మళ్ళీ బుక్ చేసుకోవాలన్నా కాని ఇంట్రస్ట్ ఉండాలి కాబట్టి కొంచెం నీట్గా మెయింటెనెన్స్ కానీ కార్ కానీ డ్రైవర్లని కానీ నీట్గా మెయింటెనెన్స్తో జాగ్రత్తగా ఉంచి జాగ్రత్తగా రమ్మని ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కొంచెం స్లోగా జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి వదిలిపెట్టాలి ఇలా ఇలా బిహేవ్ చేస్తే ఎట్టాగండి మీ మీ కార్ డ్రైవరు కూడా రెస్పాన్సిబుల్టీ ఉండాలి కదా కార్ గురించి మంచిగా చూసుకోవాలి కదా మాస్క్ మాస్క్ పెట్టుకోవాలి కదా పెండమినిక్ టైంలో ఇలా కరోనా టైంలో కూడా మాస్క్ పెట్టుకొపోతే మాకే కదా ఇబ్బంది మీ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి మీ ఇంకోసారి మాస్క్ పెట్టుకొని కార్ నీట్గా ఉంచి పంపించండి థ్యాంక్ యూ